నాకు అన్ని కాలాల్లో కల్లా ఇష్టమైన వంటకం చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టము అది ఆంధ్రా స్టైల్ అంటే ఇంకా ఇష్టము ఇది తినటానికి చాలా రుచిగా ఉంటుంది ఇది రైతులకు ఆహారక వర్గాలు మరియు ప్రజల మధ్యలో విశేష ప్రీయంగా ఉంటుంది చికెన్ బిర్యాని వంటకాలను తయారు చేసేందుకు చాలా ప్రాసెస్ ఉంటుంది అది ఏమిటంటే చికెను మసాలా ఉల్లిపాయలు అన్నీ కలిపి వేస్తేనే చికెన్ బిర్యాని చాలా టేస్ట్ గా ఉంటుంది ఇది అంద ఇష్టపడని వాళ్లు కూడా అందరూ ఇష్టపడతారు చాలా ఇష్టంగా తింటారు చికెన్ బిర్యాని గరం మసాలాలు అల్లం పేస్టులు అన్నీ వేసుకుంటేనే రుచిగా ఉంటుంది